నా ట్యాక్సీని రద్దు చేయండి కాదు నేను ఇక్కడ వేరే లొకేషన్ దగ్గర ఉన్నాను నేను తప్పు లొకేషన్ పెట్టడం వల్ల క్యాన్సల్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇక్కడికి డ్రైవర్ రావడానికి కూడ ఆలస్యం పడతుంది ఆలస్యం అవుతుంది దాన్నివల్ల నేను వేరే బుక్ చేసుకోవాలనుకుంటున్నాను అవునండి అంతే ఇలా మనం ట్యాక్సీని రద్దు చేసుకోవచ్చు నేరుగా వాళ్ళకి తెలియజేయడంవల్ల లేకుంటే యాపులో అయినా క్యాన్సల్ బటన్ నొక్కడం వల్ల మనం ట్యాక్సీని రద్దు చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఆన్లైన్లో ఊబర్ ఓలా ఇలా చాలా యాప్స్ ఉన్నాయి దాంట్లో మనం ఈజీగా క్యాన్సల్ చేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు జరుగుతుందే డ్రైవర్స్ కూడా ఏదైనా లొకేషన్ దూరం ఉన్నప్పుడు వాళ్ళే డైరెక్ట్ క్యాన్సల్ చేస్తారు ఇది నాకు చాలసార్లు జరిగింది చోటు తప్పు చెప్పడంవల్ల గానీ డ్రైవర్ రావడంవల్ల గానీ లేకుంటే డ్రైవర్ అంత దూరం రావడానికి విల్లింగ్ ఉండడు దానివల్ల కూడా చాలా సార్లు క్యాబ్స్ క్యాన్సల్ అయిపోతాయి మా దగ్గర ఇంక క్యాబ్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడంతా ఎం వాడట్లేదు